నా జీవితంలో నేనెప్పుడు నిజాయితీగా ఉంటాను ఎదుటివారిని నేను ఎప్పుడు విమర్శించను వాళ్ళ జోలికి కూడా నేను వెళ్ళను ఎప్పుడు ఎదుటివారిని విమర్శించకూడదు నా స్నేహితులను కానీ ఇతరులను కానీ మోసం చేయకూడదు ఇది నా ఉద్దేశ్యం మిగతా వారికి నేను చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు ఎ ఎప్పుడు మ చెప్పడానికి భయపడకూడదు ఎప్పుడు దృఢంగా బలంగా ఉండాలి ఆరోగ్యం పట్లవాళ్ళు ఎక్కువగా శ్రద్ధగా చూపెట్టాలి ఇతరుల పట్ల ఎప్పుడు దురుద్దేశంగా మాట్లాడకూడదు ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తు ఉంటాయి మీరు ఇష్టపడే వ్యక్తులను కూడా ఎక్కువగా కష్టపెట్టకూడదు ఇది నా అభిప్రాయం అందరు కూడా ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను